ఫ్లవర్స్ షాప్ అండి చెప్పండి మా దగ్గర హ్యూజ్ గా అంటే బంతిపూలు బాగా వస్తాయి ఇప్పుడు వచ్చేది దసరా సీజన్ కాబట్టి ఈ దసరాకి మా దగ్గర ఎక్కువ బంతిపూలు గులాబీలు చామంతి ఈ చామంతి వచ్చేసి ఎల్లో కలర్ లో వైట్ కలర్ లో ఉంటాయి బంతిపూలు కూడా రెండు కలర్స్ ఆరంజ్ ఎల్లో కలర్ లో ఉంటాయి రోజ్ వచ్చేసి వైట్ రోజెస్ ఉంటాయి రెడ్ రోజెస్ ఉంటాయి ఇట్లా లైట్ ఎల్లో ఆరంజ్ లాగా హబ్ ఉంటాయి మల్లెపూలు ఫుల్ హైబ్రీడే హైబ్రీడే ఫ్రెష్ ఉంటాయి స్టాక్ ఇవి ఈ రోజు స్టాక్ తీసుకుపోయినారు అనుకో బంతిపూలవి మీకు మీ దగ్గర దాదాపుగా టు డేస్ ఉంటాయి ఫ్రెష్ గా ఉండేటట్టుగా మేము ప్యాక్ చేసి పంపుతాం మీకు అట్లా మాలలాగా కావాలంటే మాలలాగా చేసి ఇస్తాం లేదు వద్దు ఇట్లనే నార్మల్ గా కుల్ల కావాలంటే కుల్ల ఇస్తాం దానికి ఒక కాస్ట్ వేరే ఉంటుంది దీనికి కాస్ట్ వేరే ఉంటుంది అట్లా టెన్ ఫిఫ్టీన్ రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది కెజీస్కి ఆ దండలైన గాని కేజీ కేజీ లాగానే ఇస్తాము హోల్ సెల్ గా ఒక ఎక్కువ తీసుకుంటాం అని అంటే హోల్ సెల్ రేట్స్ ఉంటాయి ఒకటి రెండు కిలోలు అంటేనేమో ఇక నార్మల్ అవే సిక్స్టీ సెవెంటీ రూపీస్ అట్ల ఉంటుంది ఏ ఒక చామంతి పూలు ఫిక్స్ టూ పావుకిలోకి హండ్రెడ్ ఉంటాయి హోల్ సెల్ గా వచ్చేసి మీకు ఎక్కువ తీసుకుంటానని అనుకుంటే పావుకిలో సెవెంటీ ఎయిటి కి ఇస్తాం ఇట్ల ఉంటుంది సార్ బాగా ఫ్రెష్ గా ఎక్కువసేపు ఉండేవి ఎక్కువ అవైలబుల్ గా దొరికేవి రెడ్ కలర్ వి ఎక్కువసేపు కూడా ఫ్రెష్ గా ఉంటాయి అవి రెడ్ అయితే

పింక్ లో దొరకవు పింక్ లో ఉండకవు ఓన్లీ రెడ్ కలర్ ఏ రెడ్ ను ఇట్లా లైట్ ఎల్లో ఆరంజ్ లాగా ఉంటాయి అవి కొద్దిగా పెటల్స్ పెటల్స్ లాగా ఉంటాయి తొందర ఆ పెటల్స్ ఊడిపోతాయి ఆన్ అంటారు రెడ్ అయితే ఫైవ్ టు సిక్స్ డేస్ మీరు మంచిగా పెట్టి కాపాడుకుంటే వన్ వీక్ అయినా మీకు స్టోర్ ఉంటాయి సేల్ కాకపోయిన ఉంటాయండి అవైలబుల్ గా రండి వచ్చి ఏవికావాల కొన్ని చిన్నగా ఉంటే పెద్దగా ఉంటాయి చిన్నవాటి రేట్ చిన్న కొద్దిగా ఒకలా ఉంటాయి పెద్దవాటి ఒకలా ఉంటాయి వస్తే మీరు మాట్లాడుకొని ఎన్ని క్వింటాలు కావాలో తీసుకెళ్ళచ్చు దొరుకుతుంది కేజేస్ లానే ఉంటుంది అది అది కూడా కేజీ కేజీ లాగానే కేజి ఫ్లవర్స్ ను కేజి అల్లిస్తాం వాళ్లు అల్లి చేసి ఇస్తారు అవ్వని కాస్ట్ చేసి ఇస్తాము మేము మీరు వస్తే అన్ని ఎక్స్ప్లైన్ చేసి చెప్తా నేను రెడ్ వాళ్లకి పూలు ఇన్ని కేజెస్ పూలు ఇన్నీ కేజెస్ ద్రావణం రెడ్ వాళ్ళకి ఇస్తాం అల్లటానికి ఆన్ ఇంత కేజీ అల్లినందుకు వాళ్లకు ఇంత కాస్ట్ అని ఉంటుంది ఆ పూల కాస్ట్ వాళ్ళు అల్లిన కాస్ట్ అంత వేసి మీకు ఇస్తాం ఆ రేట్ కే మేము మాకు అందులో కమిషన్ ఏం తీసుకో